గుంటూరు జిల్లాలో ఆడోళ్ళ గతి చాలా అంటే చాలా తక్కువుగా అలా చూడడం ఉంటుంది వాళ్ళు చదువు ఎందుకు ఉద్యోగం చేయడం ఎందుకు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు కదా పెళ్లి చేసి పంపించేద్దాము అదే అబ్బాయిలనంటే వాళ్లు పిల్లల్ని చూసుకోవాలి ఆళ్ళ ఆవిడను చూసుకోవాలి అని చెప్పి డిఫరెన్సెస్ చూపిస్తారు అలాగే ఏంటంటే అమ్మాయి ఇలా ఉండాలి అబ్బాయి ఇలా ఉండాలి అమ్మాయి ఏంటంటే ఫుల్లుగా రెడీ అవ్వాలి ఎక్స్పోజ్ చేయకూడదు ఇలా చెప్తారు అదే అబ్బాయిలు అనుకో వాడు అబ్బాయి ఎలాగైనా బ్రతికేస్తాడు ఇలా చూస్తారు అమ్మాయిలుకు ఒక ఏజ్ రాగానే పెళ్లి పెళ్లి పెళ్లి పెళ్లి పెళ్లి అని గోల పెడతారు అదే అబ్బాయిలనుకో వాళ్ళకి ఏజ్ అయినా సరే వాళ్లకు అమ్మాయిలకు ఒక ట్వంటీ ఫైవ్ రాగానే పెళ్లి పెళ్లి పెళ్లి ఇంకా కొంతమందైతే ట్వంటీ ముందే అదే అబ్బాయిలనుకో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఏంటి థర్టీ వచ్చినా సరే వాళ్ళకు ఇంకేం కంగారుంది వాళ్ళు మొగవాళ్లు సంపాదించాలి అని చెప్పి అని అనుకుంటారు అమ్మాయిల విషయంలో అలా అనుకోరు మీరు ఇలా లేటైపోతే పెళ్లి చేసుకోడానికి ఎవరొస్తారు ఇలా మాట్లాడతారు అలాగే చదువు కూడ ఏంటంటే అమ్మాయిలని ఇప్పుడు ఇప్పుడు మీరు చదుకోవడం ఎందుకు మీరు చదువుకుని ఏంచేస్తారు మమ్మల్నేమన్నా పోషిస్తారా ఏంటి ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అలాగే ఇంకా నాకు తెలిసిందైతే ప్రెజెంట్ ఇదే